విశ్వం గురించి నేను ఆలోచించినప్పుడు అందులో నన్ను ప్రధానంగా ఆకర్షించే మర్మం ఏమిటంటే దాని యొక్క సైజు ఎందుకంటే మన విశ్వం ఎంత పెద్దదో మనం ఊహించినట్లయితే మనం చాలా ఆశ్చర్యానికి గురి అవుతా ఉంటాం ఎందుకంటే మన భూమి లాంటి కొన్ని గ్రహాలు సూర్యుడు చంద్రుడు లాంటి గ్రహాలు ఉపగ్రహాలు నక్షత్రాలు కలిసినప్పుడు అది ఒక సౌర వ్యవస్థ అవుతుంది అలాంటి సౌర వ్యవస్థలు కొన్ని వందలు కలిసినప్పుడు అది ఒక నక్షత్ర మండలం అవుతుంది అలా కొన్ని లక్షల నక్షత్ర మండలాలు కలిసినప్పుడు అది ఒక పాలపుంత అవుతుంది అలాంటి పాల పుంతలు కొన్ని లక్షల్లో కోట్లల్లో కలిసిందే ఒక విశ్వం అవుతుంది దీన్ని బట్టి చూస్తే మన భూమి అనేది విశ్వంలో చాలా చిన్నది ఈ విశ్వం అనేది ఎంత పెద్దదో మనం ఊహించడానికి మనలో ఉన్న మేధస్సు అనేది సరిపోదనే మనం చెప్పుకోవచ్చు అలాగే ఇందులో ఉన్న క్రిష్ణ బిలాలు అలాగే గురుత్వాకర్షణ శక్తి వీటికోసం ఆలోచించినప్పుడు మనకు అసల ఇది ఎలా సాధ్యం అనే కొషన్సు ఎక్కువగా మనకి కలుగుతూ ఉంటాయి ఆ ప్రశ్నలకి ఈరోజు వరకు ఎవరి దగ్గర సమాధానాలు లేవనే చెప్పుకోవచ్చు అలాగే ఈ విశ్వం ఆవిర్భావం కోసం ఆలోచించినప్పుడు ఇంత అనంత విశ్వాన్ని ఎవరు సృష్టించారో అది ఎలా సృష్టించబడిందో అనేది మన దగ్గర ఇంకా జవాబు అనేది లేదనే చెప్పుకోవచ్చు ఇలాంటి మర్మాలు విశ్వం కోసం ఎన్నో నా మదిలో ఇంకా అలా ఉండిపోయాయి వాటికి ఇంకా ఈ రోజుకి సమాధానం దొరకలేదనే చెప్పాలి